సంవత్సరాలుగా భారత వినోద పరిశ్రమ చాలా విధాలుగా అభివృద్ధి చెందింది దేశంలో ప్రసాధారణ పొందే వినోద రూపాలు ఆ క్రీడలు హాకీ చెస్ ఫుట్బాల్ క్రికెట్ హాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రత్యక్ష కచేరి థియేటర్లు టెలివిజన్ క్రీడలు మరియు రియాలిటీ టీవీ ఇప్పుడు జనం అయితే ఎక్కువగా సినిమాలు యూట్యూబ్ అమెజాన్ నెట్ఫ్లెక్స్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు మూవీస్ చూడవచ్చు కానీ ఎక్కువగా చూడకూడదు మనకు అవసరమైనవి ఆన్లైన్లో చూడాలి ఎక్కువగా క్రీడలు చెస్ హాకీ ఫుట్బాల్పై ఫోకస్ పెడితే మనకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది మనకు ఉపయోగపడుతుంది